అయ్యా నేను ఇంతకుముందే మీ ఫోన్పే యాప్లో రీఛార్జ్ చేసుకున్నాను మూడు వందల నలభై తొమ్మిది పెట్టి నా జియో సిమ్కి రీఛార్జ్ చేశాను అది ఇంతవరకు పడలేదు అంతకుముందు చేసుకున్నప్పుడు ఇలాగే నాకు సమస్య వచ్చింది అప్పుడు కస్టమర్ కాల్ చేస్తే చాలా నిమిషాలనేది అయ్యింది ఇప్పుడు అలాగే జరుగుతుంది దీనికి కారణమేంటో చెప్పగలుగుతారా నేను ఆల్రెడీ ఫోన్పే యాప్ని అనేది ఓపెన్ చేసున్నాను మీకేమైనా చెప్పాలా ఓ ట్రా ట్రాన్సాక్షన్ ఐడీ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ సాయంత్రం ఐదు నలభై నిమిషాలకి నేను చేశాను ఇంతవరకనేది రీఛార్జ్ అనేది ఇంతవరకు అవ్వలేదు దానికి కారణం కొంచెం చెప్పగలుగుతారా మొ మొన్నింత అంతముందు సార్కు ఒక సార్ని అడిగితే ఏంటంటే మీకు చేసే సమయంలో టైం అనేది మిస్మ్యాచ్ అవ్వడం వల్ల ఇలా జరిగుండచ్చు కారణం చెప్పారు కొంతమంది ఏంటంటే ఆ యొక్క ప్రొవైడర్ వాళ్ళు రీఛార్జ్ అనేది మీరు మీరు మళ్ళీ మీ సిమ్ముకి వాళ్ళు కన్సల్ట్ చేసుకుని చెయ్యాలని చెప్పారు కానీ ఏంటంటే ఇది రెండోవసారి మళ్ళీ ఇదే నాకు సమస్యొచ్చింది దీన్ని కొంచెం పరిష్కరించగలరని మీరే అనుకుంటున్నాను దీనికి ఎప్పుడు ఓవర్ అయిపోయిందో చెప్పగలుగుతారా ఎందుకంటే అంతముందే నేను ఇలాగా ఈ ప్రాబ్లం అనేది ఈ సమస్య అనేది నేను గురయ్యున్నాను మళ్ళీ మళ్ళీ నేను గురవ్వదలచుకోలేదు మీరెలా మళ్ళీ మళ్ళీ ఇలాగే నాదేంటంటే నేను సిమ్ముని అనేది తదుపరి ప్రొవైడర్కి వేరే యొక్క జి బిఎస్ఎన్ఎల్ అయ్యుండొచ్చు వొడాఫోన్ అయ్యుండచ్చు వీటికి మారాల్సొస్తుంది మీరు దీనికి తాత్కాలమైన పరిష్కారం ఇప్పుడే అందించవలసిందిగా నేను కోరుతున్నాను